మా ప్రాంతంలో వస్తే చాలామందికి చాలారోజులు అనారోగ్య సమస్యలు వస్తాయి ముందుగా ఏమిటి అంటే అంటు వ్యాధులు ఏమిటి అంటే టైఫాయిడ్ డెంగ్యూ చికెన్ గున్యా మలేరియా తర్వాత టీ బీ విరోచనాలు వాంతులు ఇవైతే త్వరగా అవి ప్రజలకు చేరుకుంటాయి అంటే వాటికి అంటుకుంటాయి ఇంకా అంటుకోని వ్యాధులు ఏమి ఉన్నాయి అంటే షుగర్ ఒకటి బీ పీ ఒకటి గుండె సంబంధించిన వ్యాధులు ఆస్తమా ఊపిరి ఊపిరితిత్తుల వ్యాధులు ఈ మెదడు నుంచి సంబధించే సమస్యలు మరి ఇలాంటివి అయితే అంటుకోని రోగాలని చెప్పవచ్చు